హలో ఎవరు హలో ఎవరు చెప్పండి ప్రాబ్లమ్ ఏంటి చెప్పండి ఇప్పుడు ఏంటి ప్రాబ్లమ్ ఏముంది అవునా సర్లెండి మేము ఎక్స్చేంజ్లో వేరేది ఇస్తాము మీరు ఒకసారి అది తీసుకొని ఇక్కడికి రండి కొంచెం వ వేరే ప్రోడక్ట్ వచ్చాయి మీకు నచ్చితే వేరే ఏమన్నా తీసుకుందురు కొంచెం మనీ ఎక్కువ అవుతుంది అవునండి ఏం ప్రాబ్లమ్ లేదు ఇది ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటాం అండి దాని ఎక్స్చేంజ్ వేరేది ఇస్తాము అది మీరు కావాల్సింది మీరు తీసుకోవాలి అనుకునే ప్రోడక్ట్ని బట్టి కాస్ట్ ఉంటుంది అండి ఇదే సర్వీస్ చేయడానికి కుదరడు అండి వేరేది మార్చిస్తాం టైం పడుతుంది సర్వీస్ చేయడానికి టైం పడుతుంది

మీరు ఎప్పుడు వీలైతే అప్పుడు రండి షాప్ నైన్ టూ ఫైవ్ ఓపెన్లో ఉంటుంది అండి ఎప్పుడైనా రండి అంతే ఓకే